హలో మేడం ఇక్కడ ఐస్క్రీమ్లు ఉన్నాయా అండి కోన్ ఐస్క్రీమ్ కోన్ ఐస్క్రీమ్లు ఒక ఐదు కావాలండి కుల్ఫీలు ఉన్నాయా అండి కుల్ఫీ ఎంత ఎంత ఒక్కొక్కటి ఫార్టీ రుపీసా కుల్ కోన్ కోన్ ఐస్క్రీమ్ ఎంత ఒక్కటి ట్వంటీ రుపీసా యస్ ఒక రెండు కుల్ఫీలివ్వండి మళ్ళీ ఒక ఐదు కోన్ ఐస్క్రీమ్లు మొత్తం ఎంత ఐదు రెండు రెండు కుల్ఫీలా అండి కుల్ఫీ ఒక్కొక్కదానికి ఎంత ఈచ్ వన్ ఈచ్ వన్ ట్వంటీ ఆ

కోన్ ఐస్క్రీమ్ ఇవి కూడా ట్వంటీ ఈచ్ వన్ ట్వంటీ ఏనా

ఓకే మేడం ఇచ్చేయండి ఓకే